ఆంధ్రప్రదేశ్లో కళాఖండాలను కొనడం కానీ అమ్మడం గాని చేయగల ప్రధాన కళా నిపుణులు లేదా కేంద్రాలు ఏవి ప్రదర్శనశాలలు వేలం పాటలు సంతలు ఆన్లైన్ వేదికలు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో చాలా కొండపల్లి బొమ్మలు చాలా కీలకమైనది హస్తకళల్లో రైస్ అండ్ ఆర్ట్ గ్యాలరీ ఆర్ట్స్ అండ్ సైన్స్కి చాలా ప్రాముఖ్యమైనది అది ఇప్పుడు బాగా ప్రాముఖ్యంగా ఉంది ఆ కళల్లో అలాగే కొండపల్లి బొమ్మలు చాలా ప్రసిద్ధమైనవి కళాఖండాలకి పెట్టింది పేరు కొండపల్లి బొమ్మలు ఇవి చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి కొండపల్లిలో చాలా ప్రసిద్ధమైన బొమ్మలు అవి ఆ బొమ్మలు మన ఆంధ్రప్రదేశ్కి చాలా నైపుణ్యాన్ని తేవడానికి చాలా బాగుంటాయి